జీవితంలో నేను ఎదుర్కొన్న కొన్ని అతిపెద్ద సవాళ్లు ఏమంటే నాకు నేను కరోనా సమయంలోనే ప్రెగ్నెంట్ అయ్యానన్నమాట అప్పుడు ఏం జరిగిందంటే నాకు ఫస్ట్ నుంచే డాక్టర్ చెప్తూ వచ్చిందంటే నాకు ఒమ్ము నీరు తక్కువగా ఉంది నీకు ఆ మాయ కూడా కొంచెం కిందకు ఉంది నీకైతే నార్మల్ డెలివరీ అవ్వరు అవ్వదు సి సెక్షన్ చేయాల్సిందే అని చెప్పి చెప్పేశారు సిక్స్ మంత్స్ నుంచి అన్నమాట నాకు నా నా హస్బెండ్కి ఏమంటే సి సెక్షన్ వద్దు నార్మల్ డెలివరీకే ట్రై చేద్దాం అనుకున్నాము తర్వాత ఏమైందంటే నాకు డెలివరీ టైం వచ్చేసి జూన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇచ్చారు అప్పుడు ఇంకా ఒక వారం ఉంది నాకు డెలివరీకి అనే టైంలో వచ్చి చాలా కేసెస్ ఎక్కువైపోయాయి అన్నమాట నేను ఎక్కడికి వెళ్ళినా మేము నార్మల్ డెలివరీ అయితేనే చూస్తాము సి సెక్షన్ చేయము మీకు పా నాదొచ్చేసి టెస్ట్ చేస్తే నాకు నెగిటివ్ అనే వచ్చింది కరోనా నెగిటివ్ అనే వచ్చింది సర్టిఫికెట్ కూడా ఉంది కానీ ఆ ఒక వారము కనీసం ఒక పది హాస్పిటలైనా తిరుగు ఉంటాము అందరూ ఏం చెప్పారంటే నీకు నార్మల్ డెలివరీ అవ్వదు నీకు కరోనా ఉందని మేము సి సెక్షన్ మేము చెయ్యము అంటున్న అనట్లేదు ఒకవేళ మాకు ఉంటే నీకు నీ బిడ్డకు వస్తుందేమో అనేసి మేము చేయము వేరే హాస్పిటల్ ట్రై చెయ్యి అని చెప్పారు ఆ ఒక వారము పగలు నుంచి రాత్రి దాకా ఎన్ని హాస్పిటల్ మా వల్ల తిరగనవుతుందో అన్ని హాస్పిటల్స్ తిరిగాము ఇంకా ఆ ఒక వారం అయిపోయింది ఇంకా జూను ఇరవై మూడు నాకు డేట్ ఇచ్చారు కదా జూను ఇరవై రెండు ఇంక లాస్ట్లో మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య వచ్చేసి ఒక ఒక మేడంని సజెస్ట్ చేశారు ఎవరంటే ఇక్కడ బలరాం హాస్పిటల్ అని చెప్పి ఉంది దాంట్లో ప్రశాంతి మేడం అని చెప్పేసి చెప్పారు ఆమె దగ్గర వెళ్ళండి చూస్తారు మేడం లాస్ట్ ట్రై చేద్దాము నేను హోప్ వదిలేసాను నాకు భయం వచ్చేసింది ఎక్కడ సి సెక్షన్ చేయనని చెప్పేసారు నాకు నార్మల్ డెలివరీ అవ్వదని చెప్తున్నారు ఏం చేయాలి నా బిడ్డను ఎలా కాపాడుకోవాలని నేను చాలా భయపడిపోయాను ఇంకా దేవుడు దయ అని చెప్పేసి మేడం దగ్గరికి వెళ్ళినప్పుడు మేడం అయితే నాకు చూపించారు స్కాన్లో నీకు చూడమ్మా ఇక్కడంతా ఒమ్ము నీరు తక్కువ ఉంది నీకు నార్మల్ డెలివరీ అవ్వడం కష్టమే కానీ నేను తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ నేను ట్రై చేస్తాను నీకు నార్మల్ డెలివరీకే కానీ నువ్వు సహకరించాలి అని చెప్పి చెప్పారన్నమాట సరే టైం అయిపోయింది నీకు ఇంకా రేపు ఈరోజు నైటే కూడా డెలివరీ అవ్వచ్చు నీకు నొప్పులు రావచ్చు అని చెప్పారు నైట్ ఏ అడ్మిట్ అవుతారా అని అడిగారు కానీ నాకు కొంచెం భయం అనిపించింది అన్నమాట లేదు మేడం నేను రేపు పొద్దున వచ్చి అడ్మిట్ అవుతాను హాస్పిటల్లో అని చెప్పేసి నైట్ ఏ నాకు నొప్పులు స్టార్ట్ అయిపోయినాయి ఇరవై రెండు రాత్రి సమయంలో నొప్పులు వచ్చి వచ్చి పోయేది అన్నమాట మళ్ళీ మరుసటి రోజు వచ్చేసి ఇరవై మూడవ తేదీ నేను నా హస్బెండ్ మా అత్తగారు అంతా హాస్పిటల్కి వెళ్ళాము అన్నమాట ఎనిమిదిన్నరకెళ్ళి అడ్మిట్ అయిపోయాము ఇంజక్షన్ చేశారు తర్వాత నొప్పులు స్టార్ట్ అయిపోయినాయి అన్నమాట నాకు ఇంకా లే లేబర్ వార్డుకి తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళిన తర్వాత నేను నీకు నార్మల్ డెలివరీ ట్రై చేస్తానని చెప్పాను కదా దానికి నువ్వు కూడా సహకరించాలని చెప్పేసి నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేసి పుష్ చేయమని చెప్పి తర్వాత రెండు గంటల సేపు తర్వాత నా బాబు బయటికి వచ్చాడు నేను ఇది అతి పెద్ద సవాలు నా జీవితంలో ఎందుకంటే ఒక బిడ్డ పుట్టడం అనేది ఆడపిల్లకి మరో జన్మ అని చెప్తారు నా నేను చాలా కష్టపడి భయపడ్డాను నా బిడ్డకు ఏమన్నా అవుతుందేమో ఎవరు నాకు డెలివరీ చూడండి అని చెప్పేసారు అని చెప్పి చాలా భయపడ్డాను ప్రశాంతి మేడంకు మాత్రం నేను ఆమె జీవితాంతం రుణపడి ఉంటాను తనే నా బిడ్డని నన్ను కాపాడారు ఇదే అండి నేను ఎదుర్కొన్న సవాలు వాటిని అధికమించి వచ్చాను ఇప్పుడు నా బిడ్డ నేను చాలా సంతోషంగా ఉన్నామండి